పచారి దుకాణాలు మా ప్రాంతంలో ఎక్కువగానే ఉన్నాయి మా ఊర్లో ఎక్కువగా పేరుగాంచిన పచారి దుకాణాలు ఏంటంటే హరిశ్చంద్ర ప్రసాద్ గారి పచారీ దుకాణం అలాగే అప్పారావు గారి పచారీ దుకాణం ఈ రెండు ఎక్కువగా జనాలు ఎక్కువగా రద్దీగా ఉంటారు ఈ ప్రాన్ ఇక్కడ అవి సుమారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పెట్టడంతో ఎక్కువ ఎక్కువగా నాణ్యమైన తక్కువ ధరకు ఉంటాయని అక్కడ జనాలు ఎక్కువగా అక్కడకి వస్తూ ఉంటారు నెల్లోని మొదటి పది రోజుల్లో ఎంతో రద్దీగా ఉంటాయి ఆ దుకాణాలు ఆ దుకాణాలు ఎంతో అన్ని రకమైన సౌకర్యాలు అన్ని వస్తువులతో కలిగి ఉంటుంది ఆ దుకాణాల్లో ఏం అన్ని రకమైన పప్పు దినుసులు ఎంతో స్టాల్స్ వారీగా ఎక్కడ ఉండాలో కరెక్ట్ ప్లేస్ల్లో ఉంటాయి మనం వెళ్ళి ఈ వాటిని మనకు ఇష్టం వచ్చినన్ని ఎన్ని ప్యాకెట్లు కేజీలు ఎన్ని కేజీలు కేజీ ప్యాకెట్టా పావు కేజీ ప్యాకెట్టా అర కేజీ ప్యాకెట్లు మనకు ఇష్టం వచ్చిన కేజీ ప్యాకెట్లు మనం తీసుకోవచ్చు అలాగే స్టేషనరీ సామాగ్రి సబ్బులు అన్నీ నెలవారికి సంబంధించిన అన్నీ ఉంటాయి అవే కాకుండా మా ప్రాంతంలో డీమార్టు రిలయన్స్ పెట్టడంతో అవి కూడా ఈ మధ్యన ఎంతో రద్దీగా మారాయి నెల్లోని ఇంచుమించు ప్రతిరోజు జనాలు ఎక్కువగా వస్తూనే ఉంటారు మేమైతే అక్కడ తక్కువ రేట్లోనే ఉంటాయి నాణ్యమైన ధరకే ఉంటాయి మరి తక్కువ రేట్లలోనే ఉంటాయి అక్కడ బేరం ఆడటం అనేది ఎప్పుడు నుంచో మేము తెలిసిన షాపే కాబట్టి మాకు కొంచెం తక్కువగానే ఇస్తారు మేమెళ్ళినప్పుడల్లా అక్కడ ప్రతీ దానికి ధర తగ్గించే ఎమ్ఆర్పికి తగ్గించి ధరే వాళ్ళు సపరేట్గా ప్రింట్ చేసి ఇస్తారు ఈ కొట్టులల్లో అలాగే డీమార్ట్లోకి వెళ్ళేటప్పిటికి చాలామంది ఎక్కువమంది హోల్సేల్గా వచ్చి నెల వా పది రోజుల్లో మొత్తం సరుకులన్నీ రెండు నెలలకే రెండు నెలలకు అలా తీసుకెళ్ళి పోతూ ఉంటారు అలాగే మేము మేము మాత్రం అప్పుడుకప్పుడే బిల్లులు ఎక్కువగా చెల్లిస్తూ ఉంటారు ఎవరూ బకాయిలు మాత్రం ఎక్కువగా పెట్టరు ఎందుకంటే మొదటి నెల్లోనే అందరికీ మొదటి పది రోజుల్లోనే జీతం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడికప్పుడే స్టార్టింగ్లో నెల పొ నెల్లోనే నెలకి పది రోజుల్లోనే వాళ్ళు మొత్తం తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ పచారీ కొట్లనేవి ఉంటాయి ఇక్కడ ఎంతో క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటెయిన్ చేస్తారు వాళ్ళు